మేము మా జీవితంలో బాల్యం నుంటి నేటి వరుకు చాలా విగ్రహాలు తయారుచేశాము కానీ అందులో మేము బాలగణేషుని యొక్కవిగ్రహం తయారు చేయడమే అత్యధిక కళా కృతమని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఒకరోజు మేము అతి పెద్ద విగ్రహన్ని తయారు చేశాము అది మా మండలానికి చు చుటుపక్కల మా బొమ్మే ఎత్తుగా ఉన్నది పెద్ద బొమ్మ అయినది దానిని మేము చేసినందుకు ఎంతో ఆనందిస్తున్నాము దానిని మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సవాళ్ళు ఎదుర్కొన్నాము అ అది తయారు చేసే తలికే మాకు చాలా టైమ్ సమయం పడింది దాన్ని మేము కష్టపడుతూ నిరంతరము ఇబ్బంది పడిపోకుండా దానిని మేము చూసుకుంటు చేసుకుంటు వచ్చేశాము దాన్నివల్ల మాకు ఎంతో ప్రయోజనం కలిగింది ఎందుకనగా మా యొక్క గ్రామ ప్రజలందరి ఆశీస్సులకు వారు గ గణేష్ మహారాజ్ గారు దివించారు మేము చేతి ద్వారా తయారుచేసిన మట్టి ద్వారా తయారుచేసిన బొమ్మని నీటిలో వదిలాము ఆ నీటి కూడా కలుష్యము కాలేదు మేము ఇతర రంగంలోకూడా కలుష్యము చేయాకోకుండా విగ్రహాన్ని తయారు చేశాము ఇదే మాకు అతి పెద్ద సవాలు మా జీవితంలోనించి